ఎట్లా అంటే అందులో ఎగ్జాంపుల్స్ వచ్చి వాటిలో జువలరీ క్రాఫ్ట్స్ ఆర్ట్ పీసెస్ ఇంకా బట్టలు క్లాతింగ్ లాంటి పర్సనలైజ్డ్ ఇంకా యూనిక్ ఐటమ్స్ని డిజైన్ చేసి ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ఆ లోకల్ మార్కెట్స్ ద్వారా అడగండి లైక్ అడగండి మీన్స్ మనం దాని ద్వారా ఎక్కువ బిజినెస్ని చేసుకోవచ్చు ఎట్లా అంటే ఇప్పుడు మనకు ఉన్న ఈ సమాజంలో మనకు మెయిన్గా హ్యాండ్మేడ్ ప్రాడక్ట్స్ను ఎక్కువ కొంటున్నారు అంటే నాచురల్గా చేసే దాన్ని నాచురల్గా చేసే దానికి ఎంత మనీ అన్నాపెడుతున్నారు లైక్ ఆర్టిఫీషియల్ దానికి అయితే ఎంత మనీ పెట్టిన వేస్ట్ అని అనుకుంటున్నారు ఇంకా మెయిన్గా హ్యాండ్మేడ్ ప్రాడక్ట్స్కి ఎక్కువ వ్యాల్యూ ఉంటుంది లైక్ పాపులారిటీ లైక్ జువలరీ ఉంది ఇప్పుడు పర్ సపోస్ జవలరీని మనం మెయిన్గా కొంటే చేసిందాన్ని కొనుక్కుంటే వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు లైక్ ఆర్టిఫీషియల్ దాన్ని అయితే తొందర పాడైతుంది అని అనుకుంటారు దీని ద్వారా మనం ఏమి చేయచ్చు అంటే క్లాతింగ్ని మెయిన్గా మనకు ఆర్టిఫీషియల్గా అంటే రెడీమేడ్ అక్కడ నుంచి అటే వస్తాయి కానీ మనకంటు మనకు ఒక మిషిన్ ఉంటుంది కదా కుట్టడానికి దాని ద్వారా మనం కుట్టుకుని మనం మార్కెటింగ్ చేస్తే అది బిజినెస్ చేస్తే దానికి వచ్చే వాల్యూ చాలా ఉంటుంది ఎట్లా అంటే అది నాచురల్గా మనం చేస్తాం కాబట్టి దానికి ఎక్కువ లోకల్ మార్కెటిక్స్ మార్కెట్లో ఇంకా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కూడా మనం దాన్ని స్టిచ్ చేసి మనం అమ్మవచ్చు ఓన్లీ క్లాతింగ్ ఒక్కటే కాదు ఇంక జువలరీ ఆర్ట్ పీసెస్ ఇప్పుడు ఎక్కువ శాతం ఆర్ట్ పీసెస్ను ఎక్కువమంది ఇష్టపడుతున్నారు ఇంకా క్రాఫ్ట్స్ దీనికి చాలా పాపులారిటీ అనేది పెరుగుతుంది ఇంకా వచ్చి ఇంకా చాలా బిజినెస్ ఉంటాయి లైక్ ఆన్లైన్ టీచింగ్ ప్లాట్ఫామ్లో కూడా ఒక బిజినెస్ ఉంది అంటే ఇప్పుడు మనకు ఆన్లైన్ చదువులకు ఎక్కువ అయినాయి కదా లైక్ కోచింగ్కి ట్రైనింగ్కి పెరిగింది అంటే ఈ సమాజంలో మనకి మెయిన్గా కావలసింది చదువు కాబట్టి సో మనకు మార్కెట్లో మెయిన్గా ఉన్నది స్టడీ స్టడీ అంటే లైక్ ఆన్లైన్ టీచింగ్ ప్లాట్ఫామ్స్ని మనం చేసుకోవచ్చు లైక్ అంటే మార్కెటింగ్ చేయవచ్చు స్టూడెంట్స్కి హెల్ప్ చేయవచ్చు ఓన్లీ బిజినెస్ అంటే ఎట్లా అంటే లైక్ ఎక్స్పర్ట్గా ఉన్నవాళ్ళ కోసం ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయవచ్చు మనం ఆన్లైన్ ట్రైనింగ్స్ ఇవచ్చు ఇంకా ఆన్లైన్ ట్రైనింగ్స్ ఒక్కటే కాదు ఆఫ్లైన్ ట్రైనింగ్స్ కూడా ఇవచ్చు ఇది బిజినెస్గా మనం అంటే మనం మనకి తెలిసిన వాళ్ళ ద్వారా ఈ బిజినెస్ని లోకల్ లోకల్ ద్వారా ఇంకా చాలా మందికి మనం తెలియచేయవచ్చు ఇది ఒక ప్లాట్ఫామ్ ఇంకా చాలా ఉంటాయి లైక్ ఇంకా హోమ్ క్యాటరింగ్ సర్వీసెస్ ఇప్పుడు మనకు సిటీలో ఉండే వాళ్ళకు ఏంటంటే ఆర్టిఫీషియల్ కంటే నాచురల్గా ఇంట్లో వండేటట్టు కావాలని కోరుకుంటారు లైక్ ఇప్పుడు ఊళ్ళో వాళ్ళు సిటీలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏమి అనిపిస్తుంది అంటే తినాలి అనిపిస్తుంది సో సండే సమయంలో ఏమి చేస్తారంటే హోమ్మేడ్ క్యాటరింగ్ సర్వీసెస్ అనేది వాళ్ళు కావాలనుకుంటారు ఇందులో కూడా ఒక పెద్ద మంచి బిజినెస్ ఆప్షన్ అనేది ఉంటుంది ఎట్లా అంటే స్పెషల్ అసోసియేషన్స్ కోసం ఫుడ్ క్యాటర్ చేయడం ఇంకా హైజినిక్ టేస్టీ ఫుడ్ ఆఫర్ చేయడం ఇప్పుడు లోకల్ మార్కెట్లో బిజినెస్ చాలా పెరిగిపోతుంది ఎందుకంటే మెయిన్గా కెమికల్స్ అవి ఇవి వేసి తినేకంటే నార్మల్గా ఇంట్లో ఉండి చేసి తినే దానికి ఎక్కువ వ్యాల్యూ ఇస్తున్నారు ఇప్పుడు